ఒక వ్యక్తి జీవితంలో గురువు యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది అది ఎలా అంటే చిన్న వయసు నుండే గురువు క్రమశిక్షణతో పాటు విద్యాబుద్ధులు నేర్పుతుంటాడు గురువు లేనిదే ఏ వ్యక్తి జీవితంలో వాళ్ళ వయసుకు సంబంధించి అది ఏ పనిలో అయినా గురువు యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది గురువుల ఇంటికి వెళ్ళేటప్పుడు లేదా మనం నమస్కరిస్తున్నప్పుడు చాలా పద్ధతిగా ఒక హుందాగా నడుచుకొని వాళ్ళకు మర్యాద ఇవ్వవలసి ఉంటుంది గురువుల ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఏవైనా వారికి ఇవ్వదలుచుకున్నవి చిన్న బహుమతులు అయితేనేమి తీసుకొని వెళ్ళవచ్చు